మేడం నా నేమ్ జగన్ బ్లడ్ టెస్ట్ చేసినారు మేడం రిపోర్ట్ వచ్చిందా

హా మేడం లాస్ట్ మంత్లో ఫుల్ ఫంక్షన్ ఉంది మేడం ఇంటిలో అందుకే ఫుడ్ కంట్రోల్ చెయ్యలేదు

ఓకే మేడం నాకు ఈ ఫుడ్ ఫుడ్ డైయట్ చార్ట్ వాట్సాప్లో పంపియండి మేడం అవును మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే వస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం